పెళ్ళి తర్వాత భార్యభర్తలు ఎంతో అన్యోన్యంగా ఉండాలని అందరూ ఆశిస్తారు కాలం గడిచే కొద్దీ కొంతమంది మధ్య చిరాకులు తగాదాలు సహజమైపోతాయి సంసారం సావు సజావుగా సాగాలంటే కేవలం అన్యోన్యత మాత్రమే సరిపోదు ఒకరినొకరు అర్థం చేసుకునే మనసత్త్వం కలిసి ఒడిదొడుకులను ఎదురుకునే స్వభావం ఉండాలి నీ సంసారం సజావుగా సాగాలంటే ఖచ్చితంగా మీరు కొన్ని విషయాలను తెలుసుకోవాలి ముఖ్యంగా పెళ్ళి అనేది మగవాడికి ఒక ఆసరా అందిస్తే ఆడదానికి రక్షణా భద్రతను ఏర్పాటు చేస్తుంది పెళ్ళి అనగానే ఒకరిపై ఒకరికి ఎక్కడలేని ఎక్స్ ఎక్స్పెక్టేషన్స్ మొదలవుతాయి ఇది సహజం కూడా కానీ హద్దులు మీరిన ఎక్స్పెక్టేషన్స్ మొదట్లో బాగానే ఉంటాయి కానీ సమయం గడిచే కొద్దీ సంసారంలో లేనిపోని ఇబ్బందులుకు తెచ్చి పెడతాయి తమ జీవిత భాగస్వామి చేయలేని వాటిని ఖచ్చితంగా చెయ్యాలని ఆశపడితే సంసారంలో సమస్యలు రావడం సహజం భర్త కోసం భార్య భార్య కోసం భర్త పెద్దపెద్ద పనులు చేయక్కర్లేదు కానీ సంబంధాలని నిలబెట్టుకునే విధంగా బాధ్యతలు ప్రవర్తించడం నేర్చుకోవాలి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఎవరూ ఉంటారు ఎవరూ ఉండరు అనే విషయం అందరికీ తెలిసిందే కానీ మనం పెట్టుకునే ఎక్స్పెక్టేషన్స్కి ఒక హద్దు ఉంటే మంచిది అవతలవారి గురి నుండి అతిగా ఆశించే ముందు మనం వాళ్ళకి వాళ్ళు ఇష్టపడే ఉన్నది అందివ్వాలన్ని ఆలోచించుకుంటా అస్సలు ఏ సమస్యా రాదు పొరిగింటి పుల్లకూర రుచిగా ఉంటుంది అన్నట్టు చాలామంది ఆడవాళ్ళకూ తమ సంసారం కంటే పక్కన వాళ్ళ సంసారమే హాయిగా కనిపిస్తుంది ఎప్పుడూ వారితో పోటీ పడుతూనే ఉంటారు ఇలా చేయడం వల్ల అవతల వాళ్ళ సంసారం సంగతి దేవుడెరుగు మీ సంసారానికి మీరే నిప్పులు పోసుకున్నవారవుతారు ఒకరినొకరు అర్థం చేసుకొని తోడుగా ఉంటే అంతకంటే ఆనందమైన సంసారం ఇంకొకటి ఉండదు మనకు నచ్చినట్టు అవతల వాళ్ళు ఉండాలి అని ఎలా ఆశిస్తామో మనం కూడా వాళ్ళకు నచ్చినట్టు ఉంటే బావుంటుంది అనుకుంది ఏ సంసారంలో గొడవలు ఉంటాయి సర్దుకుపోవడం సంసారాన్ని బలహీనపరిచు బలంగా మారుస్తుంది అలాగని కేవలం ఆడవాళ్ళే సర్దుకుపోవాలి అనుకోకూడదు మగవాళ్ళు కూడా అప్పుడప్పుడూ అడ్జస్ట్ అవ్వడం నేర్చుకోవాలి